అవును మా జీవనో జీవనోపాధి ప్రస్తుతానికి కరెంటు పైన ఆధారపడి ఉంది ఎందుకనగా మనం ఎక్కడైనా పని చేయడానికి పట్టణానికి వచ్చినప్పుడు ఏదైనా ఫ్యాక్టరీలలో మనకి పని దొరికితే అక్కడ ఖచ్చితంగా ముమ్మాటికి ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీలలో కరెంటుతో సంబంధం సంబంధించిన యంత్రాలు ఉపయోగిస్తారు కావున అక్కడ కరెంటు మెయిన్ రోల్ పోషిస్తుందని నా అభిప్రాయం మనం ఉదయాన్నే లేచినప్పుడు నుండి ఈ హడావిడి జీవితాలలో పట్టణాలలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఒకవేళ మనకు ఏదైనా వంట చేసుకోవాలన్నా సరే ఉదయాన్నే మనం మరి సాంస్కృతికంగా పురాతన కాలంలో రోళ్ళు రోకలి కాకుండా కొత్త కొత్త ఇప్పటి జనరేషన్లో మనం మిక్సర్ గ్రైండర్లు అలాంటివి వాడుతున్నాం అవి కరెంటుతో మాత్రమే పని చేసే యంత్రాలు కాబట్టి వాటికి కూడా మనకి కరెంటు సంబంధం ఎంతగానో ఉంటుంది తర్వాత కరెంటు కోతల సమయాలలో తరచుగా గ్రామాలలో అయితే కరెంటు కోతలు ఉన్నప్పుడు అక్కడ నివసించే ప్రజలు బయట వాతావరణంలోకి వచ్చి వాళ్ళ చుట్టు పరిసరాలలో ఉన్న చెట్ల కిందో లేదంటే ఏదైనా పొలం దగ్గరో సేద తీరుతారు అక్కడ వారికి చల్లని గాలి లభిస్తుంది కావున కరెంటుతో పనిచేసే యంత్రాలు ఉదాహరణకి ఫ్యాన్ కూలర్ ఏసి లాంటివి లేకున్నా సరే వాళ్ళు ఉక్కపోతని తట్టుకోగలుగుతారు అదే మనము ఇవి పట్టణ ప్రజలతో పోల్చుకుంటే వీరికి ఇక్కడ అన్ని బిల్డింగులు భవనాలు ఉంటాయి కాబట్టి వారు ఇక్కడ ఉక్కపోతని తట్టుకోలేరు వారికి ఇక్కడ చెట్లు కూడా దగ్గరగా ఉండవు కాబట్టి వాళ్ళు ఇన్వెంటర్లు ఇన్వెంటర్లు అలాంటివి ఉపయోగించుకుంటారు మరి అలాంటివి మనం ఉపయోగించుకోలేని సమయంలో వారు చుట్టుపక్కలనే ఉన్నా ఏదైనా ప్రాంతంలో ఉన్న పార్కులకి అలాంటి ప్రదేశాలకు వెళ్ళి సేద తీరతారు ఈ కాలంలో కరెంటు కోతలు మరీ ఎక్కువగా లేవు కాబట్టి అందరికీ అంతా పెద్ద ఇబ్బంది ఏం కలగడం లేదు పట్టణాలలో ఉన్న జనాలు అయితే ఖచ్చితంగా ఎనభై శాతం మంది ఇన్వెంటర్లు ఉపయోగిస్తున్నారు వారికి ఏ పని చేసుకోవాలన్నా కరెంటుతో సంబంధించింది ఏదో ఒకటి లింక్ అయ్యి ఉంటుంది ఉదాహరణకి వాళ్ళు వేడినీళ్ళతో స్నానం చేసుకోవాలంటే గ్రీజర్లు ఉపయోగిస్తారు వాళ్ళు వాళ్ళు ఏదైనా టైం పాస్ మనోరంజనం చేయాలంటే టీవీ చూస్తారు ఒకవేళ వారు పని ఏదైనా చేసుకోవాలంటే ల్యాప్టాప్ కానీ ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ కానీ వీటన్నిటికీ ఛార్జింగ్ తప్పనిసరి ఒకవేళ ఏదైనా ఏదైనా ప్రమాదం ద్వారాను ఏదైనా టెక్నికల్ ఇష్యూ ద్వారాను కరెంటు కోతలు జరుగుతే అక్కడ కరెంటు లేకుంటే వీళ్ళకి గంటలు గంటలు వ్యవధిలో వీళ్ళు ఉండలేరు కాబట్టి ఖచ్చితంగా ఇన్వెంటర్లను వీరు ఉపయోగిస్తారు అదే పల్లెటూరులలో మనం పోల్చుకుంటే పల్లెటూరులలో ఎక్కువగా ఇలాంటి ఏవైనా మన యంత్రాలతో పని ఉండదు అక్కడ వారు చాలా సాధారణమైన జీవితం గడుపుతూ ఉంటారు ఉదాహరణకి వారికి స్నానం చేసుకోవాలనుకుంటే వేడి నీళ్ళకు కట్టెలు పోయ్యిని ఉపయోగిస్తారు అక్కడ కరెంటు పోతే రాత్రి సమయంలో దీపాలు కొవ్వెత్తులో పెట్టుకొని కాలం గడిపేస్తారు ఇక్కడ అలా ఉండదు కాబట్టి వీళ్ళు ఇన్వెంటర్లను ఉపయోగిస్తారు అయితే జీవనోపాధికి కరెంటుపై ఆధారపడి ఉందని తొంభై ఎనిమిది శాతం నాకు తెలిసినంతవరకు కరెంట్ పైన ఆధారపడి ఉంది అని అంటాను ఎందుకంటే ఏ చిన్న యంత్రం నడవాలి అన్న కరెంటుతోనే ముడిపడి ఉంటుంది ఉదాహరణకి మనం ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీనే తీసుకుందాం అక్కడ లైట్లు కానీయండి ఏసీలు కానీయండి ఫ్యాన్లు కానివ్వండి ఏదైనా సరే కరెంటుతోనే రన్ అవుతుంటుంది అప్పుడు అక్కడ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైనా చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు అత్యవసరమైన సమయంలో వారు కూడా ప్రతి ఒక్కరు ఇన్వెంటర్లను ఉపయోగిస్తారు లేదంటే జనరేటర్స్ అంటారు కదా వాటిని కూడా ఉపయోగిస్తారు వాళ్ళు పవర్ బ్యాంక్స్ అవన్నీ ఉపయోగించుకోవాలన్నా వాటి అన్నిటికీ కూడా కరెంట్ అవసరం ఉంటుంది కావున వారు కరెంటు పైన చాలా ఆధారపడి ఉంటారు ఇంకొక విషయం ఏమిటంటే ఈ కాలంలో ఏ ఉద్యోగి అయినా సరే ఇక్కడ సిటీలో బ్రతికేవారు

వారికి కరెంటుపై ఎంతో వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి తర్వాత కొన్ని ఏవైనా ఇతర ఇండస్ట్రీస్ ఉంటే వాటిలలో కూడా కరెంటు ఎంతో అవసరమే కదా మరి కాబట్టి ఏ ఉపాధి చేసే వారి కైనా సరే కరెంటు ఎంతో అవసరం అని నా అభిప్రాయం